హలో లక్ష్మి అవునా ఆమె చెప్పండి

అవునా మా దగ్గర అయితే బర్రెలవున్నాయి వేరేవి కూడా ఉన్నాయి పాలు మీకు ఏ పాలు కావాలి పంపిస్తామండి పంపిస్తామండి ఎవరినైనా పంపి ఎవరినైనా పంపిస్తరా మీరే వస్తరా అవునా లేకపోతే మీరే వచ్చి చూడొచ్చు కదా ఒకసారి ఫార్మ్ని కూడా చూస్తే మీకు తెలుస్తుంది కదా ఎట్లా ఉన్నాయి పాలు ఎంత మంచిగా ఉంటయి లేవు లేవు అమ్మ మేము ఏం నీళ్ళు ఏం కల్పము మంచిగానే ఉంటయి మావి లేదు లేదు లేదు మేము మంచిగానే అమ్ముతాము మళ్ళీ మీకు ఆఫర్లు కూడా ఇస్తాము ఎక్కువ ఎక్కువ కొంటే ఒక మూడు లీటర్లు ఐదు లీటర్లు పంపిస్తాము ఫ్రీగా మంచిగనే ఉంటాయి నీళ్ళల్లో అయితే ఏం కలపమండి లీటర్ ఒక ముప్పై రూపాయలు ఉంటుందమ్మ నువ్వు ఇంకా నువ్వు మా దగ్గరనే చేస్తాను అనంటే మాత్రం ఇరవై ఐదుకి ఇస్తాను అమ్మ లీటరు ముప్పై నుండి ఇరవై ఐదు ఇంకా మీకు ఫ్రీగా కూడా ఇస్తాం కదా అంటే మీరు తీసుకునే దాని బట్టి ఒకవేళ వంద లీటర్లు తీసుకున్నారనుకో రోజుకి ఒక పది లీటర్లు ఇస్తామన్నమాట చాలా మంచి మీగడ వస్తుందమ్మ దాన్ని జున్ను చేసుకున్న నెయ్యి చేసుకున్న మంచిగా ఉంటుంది చిన్నపిల్లలు బాగా ఇష్టపడతరమ్మ మా పాలు సరేనమ్మా మీరు అక్కడికి ఎంత అమ్ముతున్నారో కూడా చెప్తే దాన్ని బట్టి మనం చూసుకోవచ్చు మనం మనం ఏమన్నా మాట్లాడుకోవచ్చు సరే